హలో బేకరీ మారుతి బేకరీ అండి రేపు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉందండి మాకు ఒక రెడ్ వెల్వెట్ కేక్ వన్ కేజీ ఆర్డర్ కావాలి రెడ్ వెల్వెట్ అండి కూల్ కేకు వన్ కేజీ కావాలి ఇంకా దాంతోపాటు క్యాండిల్సు బలూన్స్ చాకులు ఉంటాయి కదండీ బర్త్డే కేక్ చాకులు అవి కూడా కావాలండి ఒక ఫైవ్ ఇంకా మీ బేకరీలో ఏమైనా ఫేమస్ స్నాక్స్ కానీ కేక్స్ కానీ ఉన్నాయండి

ఇవి ఒక ట్వంటీ మెంబర్స్కి ఆర్డర్ పంపించగలరా అండి కేక్తో పాటు అలాగే అండి ఇంకా కేక్తో పాటు మాకు డిఫరెంట్గా అవి స్ప్రే చేస్తారు కదండీ ఆ స్ప్రేస్ కూడా కావాలండి రాని క్యాండిల్స్ ఒక త్రీ పంపించగలరా అండి అలాగే అండి ఈ అడ్రస్కి కొంచెం పంపించండి రేపు ఈవినింగ్ సిక్స్ కల్లా కావాలి అలాగే